వెల్కమ్ సార్ సార్ నా పేరు విజయ్ నేను లిటిల్ రోజ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి సార్ ఓకే సార్ ఒక్కరా ఇద్దరా సార్ ఇద్దరు ఎన్నో క్లాస్ సార్ ఓకే సార్ సెకండ్ స్టాండర్ అంటే ఇంతకు ముందు ఏ స్కూల్లో చేర్పించినారు సార్ ఏ ఊరులో సార్ ఓకే ఓకే ఓకే సార్ న్యూ ఇయర్ కంటే మన స్కూల్ చాలా బాగానే ఉంటాయి సార్ అన్నీ ఫెసిలిటీస్ బాగుంటుంది ఫీజులన్నీ కొంచం తక్కువే ఉంటుంది ఎల్కేజీ వన్ ఇయర్కి ఫిఫ్టీ థౌసండ్ సార్ యాభై వేలు సార్ సెకండ్ స్టాండర్డ్కి ఎయిటీన్ థౌసండ్ ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు సార్ యూనిఫామ్ మేమే ఇయ్యాలంటే కొంచెం ఫీ పే చేయనవుతుంది సార్ లేకపోతే మేము క్లాస్ మేము క్లాత్ ఇస్తాము మీరు పోయి బయటికి తీసుకోవాలి సార్ మీకెలా మీకెలా అయితే మీరు ఆలా వచ్చు సార్ బుక్స్ అంతా మేమే ఇస్తాం సార్ దానికి పెనీ ఫీజు ఉంటుంది ఆ బుక్స్ స్కూల్ ఎగ్జాం ఫీజు మాత్రం మీరు ఎగ్జాం ఫీజు మాత్రం మీరు కట్టుకోవాలి సార్ మిగతా బుక్స్ మళ్ళీ పెన్స్ అంతా కూడా మేమే ఇస్తాం సార్ ఇవంతా ఇవన్నీ కలిసి వన్ ఇయర్కి అదే ఎల్కేజికి ఫిఫ్టీన్ థౌసండ్ సెకండ్ ఇ సెకండ్ స్టాండర్డ్కి ఎయిటీన్ థౌసండ్ సార్ ఓకే సార్ అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయాయి సార్ మీరు ఎంత వీలైతే ఎంత త్వరగా అయితే అంత త్వరగా అడ్మిషన్ వేసుకోండి సార్ లేకపోతే అడ్మిషన్ ఫుల్ అయిపోతుంది వన్ వన్ వీక్ లోపే వేసుకోండి సార్ అడ్మిషన్ వ్యాన్ అన్నీ అవైలబులే సార్ మీరు అడ్రస్ కరెక్ట్గా ఇస్తే ఇంటి ముందే మీ పిల్లల్ని తీసుకొచ్చి వదులుతాం సార్ వ్యానుకి ఫీజు వ్యానుకి ఫీజు వన్ ఇయర్కి ఫిఫ్టీన్ థౌసండ్ పదిహైదు వేలు సార్ ఇయర్లీ ఒన్స్ సార్ ఎప్పుడైతే మీ చేతుల్లో ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే చేయండి సార్ నేను కంపెల్ చేయను వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా పే చేయొచ్చు సార్ ఓకే సార్ ఓకే సార్ ఆల్రెడీ ఆ రూట్ అంతా మన బస్సు వెళ్తూనే ఉంటాయి సార్ మీరు ఒక్కసారి వాళ్ళని కనుక్కోండి మన స్కూల్ గురించి మన ఫీజులు అవంతా ఏం అంతగా ఎక్కువ తీసుకోము సార్ మిమ్మల్ని కంపెల్ చేయము మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉందో ఎప్పుడు మీ చేతిలో డబ్బులు ఉందో అప్పుడు కట్టేయొచ్చు సార్ ఓకే సార్ త్వరగా వస్తే అడ్మిషన్ వేసుకోండి సార్ అడ్మిషన్ క్లోజ్ అయిపోతాయి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్